మిక్సీ జారు మిక్సీ గిన్నెలు బకెట్స్ స్టవ్ క్యాను నూనె క్యాను అన్నం గిన్నె కర్రీస్ గిన్ని పాల కుక్కర్ ఇడ్లీ కుక్కర్ పప్పు కుక్కర్ అన్నం రైస్ కుక్కర్ క్యాను స్టవ్ నూనె క్యాను ఆయిల్ డబ్బా ఒడియాల డబ్బా స్టవ్ నూనె క్యాను అన్నం గిన్నె చెంచా చాకు కత్తి ప్లక్కర లైటరూ పిండి పిండి డబ్బాలు బియ్యం డబ్బాలు మిక్సీ గిన్నెలు

దోస పెంకలు రొట్టె పెంకలు మురుకులు చేసేటివి పీఠే గంధకాల పీఠే మళ్ళి చిన్నది అది పాల కుక్కరు అప్పల కర్రా మిక్సీ మిక్సీ జారులో కలిపేటిది చాయ్ స్పూన్లు అన్నం గిన్నెలు

మిక్సీ కటోర మిక్సీ ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ పాత్రలు పెట్టేది మళ్ళీ వడలు చేసేది చపాతీల కర్రా చపాతీ కర్రా చాయి స్పూను వంట సామాగ్రి ఇంకా రైస్ కుక్కర్ గిన్నె ఇడ్లీ వడ చేసేది మరియు దోశల పెంక కాట్రా చాకు ఇళ్ల పిటి కత్తిపీట మిక్సీ జారు రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ ఇడ్లీ కుక్కర్ అన్నం గిన్ని మురుకులు అప్పాలు చేసేది అప్పాలు గిన్నె అప్పాలు చేసేది మిక్సీ కటోర మిక్సీ జారు అన్నం గిన్నెలు పప్పు గిన్నె రైస్ కుక్కరు ఇడ్లీ కుక్కరు పాల కుక్కరు ఇడ్లీలు వడలు చేసేది బొండం చేసేది బాండీలు పెద్ద జాలీలు అదే ఇడ్లీలు వడలు చేసితే తీసేటప్పుడు క్వాలిటీ స్పూన్లు ఇంకా అన్నం గిన్నెలు స్టవ్ మీద పెట్టె చిన్న బాండీలు మళ్ళీ రైస్ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ మిక్సీ జారు కటోరులు మిక్సి కటోరులు అందులో కలిపే చిన్న స్పూన్లు జాలీలు చింతపండు వడవలిసే జాలి మళ్ళీ పెద్ద జబ్బాలు అన్నం తోడుకునేటివి అన్నం గిన్నెలు అన్నం తోడుకొని పెట్టుకునేటివి జబ్బాలు చింతపండు వడవోసేటివి చాయ్ జాలి సల్లగిల్ల కొట్టేది స సల్ల కవ్వం ఇంకా రైస్ కుక్కరు ఇడ్లీ కుక్కరు పాల కుక్కరు రైస్ కుక్కర్ గిన్నె ఇడ్లీ కుక్కరు రైస్ కుక్కరు పాల కుక్కరు పప్పు కుక్కరు చాయ్ భవాన్లు చాయ్ కడాయి చాయ్ పోసేది జాలి అప్పల కర్ర ఇంకా చిన్న టీ స్పూన్లు సల్లా కవ్వము సాంబార్ స్పూన్లు